భారతదేశంలో అధికార భాషలంటూ ఏదీ లేదు కానీ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క భాష ఉంది ఎక్కువగా మాట్లాడే భాష హిందీ ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు అది భారతదేశంలో దగ్గర దగ్గర ఒక పన్నెండు రాష్ట్రాల్లో ఉంది అలానే ఇప్పుడు తెలుగు కన్నడ మలయాళం తమిళ్ ఒడియా ఇట్లా చాలా రకాలుగా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క భాష అందుబాటులో ఉంది అలానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి కొన్ని ఏరియాల్లో తెలుగు ఒకటే మాట్లాడినా కానీ వాళ్ళకి లాంగ్వేజ్గా యాస ఉంటుంది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటారు తెలంగాణలో ఒక లాంగ్వేజ్ ఉంటుంది తెలుగైనా కానీ అలానే రాయలసీమ ఉత్తర ఆంధ్ర ఇవన్నీ తెలుగు భాషలోనే మార్పులుగా చేయబడుతూ ఉంటారు అలానే ఇప్పుడు కన్నడ కర్ణాటక రాష్ట్రానికి వచ్చేసరికి కన్నడం మాట్లాడుతూ ఉంటారు ఆ ఏరియాలో కూడా ఏరియా వైజ్గా కన్నడం మాట్లాడుతున్నా కానీ వాళ్ళకి భాష వేరియేషన్ ఉంటూ ఉంటుంది బెంగళూరులో మాట్లాడేది ఒక లాంగ్వేజ్ ఉంటుంది అలానే బల్లారిలో మాట్లాడేది ఒక లాంగ్వేజ్ ఉంటుంది టౌన్లో మాట్లాడేది ఒక లాంగ్వేజ్ ఉంటుంది అలానే వాటికి మైసూర్లో మాట్లాడే మాటలో ఒక రకంగా ఉంటాయి పల్లెల్లో మాట్లాడే మాటలు ఒక రకంగా ఉంటాయి అట్లానే తమిళనాడుకి వచ్చేసరికి వాళ్ళు తమిళం తప్ప ఏది మాట్లాడరు ఆ తమిళంలో కూడా వాళ్ళు కొన్ని ఏరియాలకి మన ఆంధ్రా బోర్డర్కి వచ్చేసరికి అక్కడ ఒక రకంగా మాట్లాడుతూ ఉంటారు అట్లానే మద్రాస్లో వచ్చేసరికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది కొంచెం దూరం వెళ్లిన తర్వాత తిరువనంతపురవం మధురై కానీ అక్కడ లాంగ్వేజ్ కూడా తమిళం మాట్లాడినా కానీ వాళ్ళు మాట్లాడే విధానం వేరియేషన్లు ఉంటూ ఉంటాయి కాబట్టి ఇట్లా ఒరిసా వచ్చేసరికి ఒరిస్సాలో మాట్లాడేది ఎక్కువ ఒడియానే మాట్లాడతారు అక్కడ కూడా ప్రాంతాల వారీగా వాళ్ళు లాంగ్వేజీ డిఫరెంట్ డిఫరెంట్గా మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు తెలంగాణ వచ్చేసరికి తెలంగాణలో కొన్ని కొన్ని ఏరియాలకు వచ్చేసరికి కొన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటారు హైదరాబాద్లో వచ్చేసరికి ఎక్కువగా మాట్లాడేది హిందీ మాట్లాడుతా ఉంటారు అట్లనే తెలుగు కూడా మాట్లాడతారు వాళ్ళకి వేరియేషన్లు ఉంటూ ఉంటాయి అట్లనే ఆదిలాబాద్ జిల్లాక వచ్చేసరికి అక్కడ కొంచెం ఆ తెగలు వేరేగా ఉంటారు ఆ తెగలకు అనుగుణంగానే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి కొన్ని కొన్ని ఏరియాల్లో కొన్ని రకాలుగా అధికార భాషలు ఉన్నాకానీ వాళ్ళు మాట్లాడే యాసలో అనేక రకాలుగా ఉంటాయి నార్త్ ఈస్ట్కి వచ్చేసరికి కొన్ని ఎక్కువ మరాఠీ మాట్లాడేవాళ్ళు మరాఠే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళూ కూడా వేరియేషన్ ఉంటూ ఉంటుంది మణిపూర్కు వచ్చేసరికి నాగాల్యాండు ఎన్ని కొన్ని కొన్ని సిక్కిం అస్సాం అట్లా ఏమిటి అంటే ఆ ట్రైబల్స్ ఏరియాలో వాళ్ళు మాట్లాడే మాట అట్లా మాట్లాడే మాటలు కొంచెం ఇదిగా ఉంటాయి కాబట్టి ఏమిటి అంటే దీనికి మన అంటూ ఒక అధికార భాష అంటూ అనేది ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రాష్టంగా ఉంటూ ఉంటాయి కాబట్టి దీన్ని మనం తెలుసుకోవాల్సిందంటే ఇంకా ఏమీ ఉండదు